నేను వెళ్లే లైబ్రరీ అంటే మా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక లైబ్రరీ అంటే కొండమిట్ట లైబ్రరీ ఉంది అందులో అతిగా అక్కడున్న చాలా బుక్స్ అయితే చాలా కొన్ని పురాతన బుక్స్ కూడా ఉంటాయి అక్కడ చూసి మనం చాలా కొన్ని విషయాలైతే నేర్చుకుంటు ఉండచ్చు అక్కడ చూస్తే లైబ్రరీలో చాలా న్యూస్ పేపర్లు అండ్ బుక్స్ కూడా ఉంటాయి అదేవిధంగా అక్కడ చూస్తే లైబ్రరీలో మనకి తెలుగు కథలు అండ్ అప్పట్లో జరిగిన పురాతన కథల్లో కొన్ని బుక్స్ అయితే వ్రాసి ఉంటారు అందులో చూస్తే మా చుట్టుపక్కలున్న లైబ్రరీలో చూసి వెళ్తే చాలా అయితే ఆశ్చ ఆశ్చర్యానికి గురి అయ్యాను ఎందుకంటే అక్కడున్న చాలా బుక్సయితే చాలా ఇంట్రెస్టింగ్గా నీట్ గైతే రాసున్నారు అందుకే ఆడ అక్కడ వెళ్ళి డైలీ చదువుతు ఉంటాము అదేవిధంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా లైబ్రరీకి నేను వెళుతు ఉంటాను అదేవిధంగా లైబ్రరీకి నాకు నాకైతే ఒక ఆలోచనైతే ఉంది నేనైతే సొంత లైబ్రరీ అది పెడదామని అకుంటున్నాను ఎందుకంటే అందరికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కొంత కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ప్రజలైతే అంద్ అందుకు నాకైతే ఒక ఆలోచనైతే ఉంది కొత్తగా బుక్స్ మనం పాత పాతకాలంలో ఏమేం జరుగుంటుందో అలాంటి బుక్స్ అంతా సేకరించి ఒక లైబ్రరీ పెడదామని అకుంటున్నాను అదేవిధంగా ఆ లైబ్రరీలో చాలా మంది కొత్త విషయాలు తెలుసుకుంటు ఉంటారు అదేవిధంగా బంధుమిత్రులు కానీ నా సన్నిహితులు ఎంతో మంది వచ్చి ఆ లైబ్రరీనైతే ఆస్వా ఆస్వాదిస్తూ ఉంటారు అందుకోసం నేను నా ఆలోచనేమంటే కొత్తగా లైబ్రరీ అయితే నేను నేను మూడు బ్రాంచులుగా పెడదామని అకుంటున్నాను ఒకటి చూస్తే మా ప్రాంతంలో కానీ ఇంకోటేమంటే ఇంకో అనంతపుర్ జిల్లా ఇంకోటమంటే ఇంకో అధర్ కంట్రీస్లో ఏదన్నా పెడదామని అకుంటున్నాం ఎందుకంటే మా పెట్టింది పెడితే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు అందు అందుకని నేను ఒక ఆలోచనైతే నాకైతే ఉంది లైబ్రరీ పెడుదామనేసి ఇందుకోసం నేను చాలా బుక్సే సేకరిస్తున్నాము ఆర్డర్ ఆర్డర్ కూడా ఇచ్చాను ఆ బుక్స్ అయితే రావడానికి ఇంకా కొన్ని మంత్స్ అయితే పడుతుంది అందుకోసం నేను ఇప్పుడైతే నేను లైబ్రరీ అయితే నిర్మిస్తాను అందుకోసం నేను కొత్త లైబ్రరీలో ప్రజలకు ఉపయోగ పడేలా కొత్త కొత్తగా వాళ్ళాకి ఆకర్షి ఆకర్షించేలా కొత్తగా చేస్తున్నాను అందుకోసం లైబ్రరీలో బుక్స్ చూడడం చదవడం అనేది ఒక మంచి విషయం అందువల్ల లైబ్రరీలో రావటం అనేది ఒక పెద్ద విషయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే లైబ్రరీకోస్తే చాలా పొద్దు పొద్దున్నే వచ్చి బుక్స్ చదువుతు ఉంటే న్యూస్ పేపర్ చదువుతు ఉంటే బ్రైన్ అనేది చాలా ప్రశాంతంగా అండ్ మనకి కూడా టెన్షన్ అంతా పోయి కొత్తగా ఆలోచించడం కొత్తగా కూర్చొని తెలుసుకోవడమనేది ఒక విషయంగా ఉంటుంది మనక్కూడా అందువలన లైబ్రరీ పెట్టటం లైబ్రరీలో వెళ్లి బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద ఒక విషయమని మంచి అలవాటనే చెప్పుకోవచ్చు అందువలన లైబ్రరీ పెడదామని అకుంటున్నాను నేనైతే నాకైతే అదే ఆలోచన ఉంది ఇంకా ఇప్పుడు కానీ అది రెడీ అయిపోతుంది పెడదామని అకుంటున్నాను నాకైతే నా మెయిన్ ఎయిమ్ ఏమం ఏమంటే అదే లైబ్రరీ పెడితే కొత్త విషయాలు తెలుసుకుంటారని మనకి ఉపయోగపడతుంది ప్రజలకు ఉపయోగపడతుందనే ఒక మైండ్లో నేనైతే ఇప్పుడు ఒక లైబ్రరీ పెడతాము అని ఒక మైండ్ సెట్లో ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి బుక్సే తీసుకొస్తాను అదేవిధంగా ఉపయోగపడే